తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు తరచుగా జిల్లాల మధ్య ప్రయాణించవలసి వస్తుంది చాలామంది విద్య ఉద్యోగం వ్యాపారం లేదా కుటుంబ అవసరాల కోసం రవాణా మార్గాలను ఉపయోగిస్తారు సాధారణ ప్రయాణికులకు అందుబాటుల్లో ఉండే మొదటి మార్గం బస్సు ఆర్టీసీ బస్సులు ప్రతి జిల్లాకు సులభంగా అందుబాటులో ఉంటాయి ఈ బస్సులు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి గ్రామాల నుంచి పట్టణాలకు పట్టణాల మ మధ్యని నియ నిత్యం బస్సులు నడుస్తుంటాయి రెండో ముఖ్యమైన మార్గం రైలు భారతీయ రైల్వేలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల మధ్య సౌకర్యవంతమైన రైలు మార్గాన్ని కలిగి ఉంటాయి ఇది ఎక్కువ దూరాన్ని తక్కువ ఖర్చుతో వేగంగా చేరుకునే మార్గం రైలు ప్రయాణం సురక్షంగా ఉండటం వల్ల చాలామంది దీనిని ఎంచుకుంటారు రోడ్లు కూడా ఇప్పుడు చాలా మెరుగు ప మెరుగుపడ్డాయి నేషనల్ రైల్వేలు స్టేట్ హైవేలు ప్రయాణాన్ని అనుకూలంగా మారాయి చాలామంది తమ సొంతకార్లు లేదా బైకుల ద్వారా ప్రయాణిస్తారు అంతేకాదు కొన్ని చోట్ల షేర్ ఆటోలు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి కొన్ని పట్టణాలల్లో క్యాబ్ సేవలు కూడా ఉన్నాయి ఓలా ఊబర్ వంటి ప్రైవేట్ క్యాబులు కొన్ని పెద్ద పట్టణాల మధ్య సేవలు అందిస్తున్నాయి ఇది కొంత ఖరీదైనప్పటికీ సౌకర్యవంతంగా ఉంటుంది అంతకంటే ఎక్కువ దూరాల కోసం విమాన సేవలు కూడా ఉన్నాయి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ తిరుపతి లాంటి నగరాలల్లో విమానాశ్రయాలు ఉన్నాయి వీటిని ఎక్కువ అధికారులు లేదా అత్యవసర ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు ఈ విధంగా జిల్లా మధ్య సాధారణ ప్రయాణికులకు అనేక రకాల రవాణాల రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి వీటిలో ఎక్కువ ప్రజలు బస్సు బస్సులు రైళ్లు మరియు రహాదారి మార్గాలు ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే అవి తక్కువ ఖర్చుతో మరియు సులభంగా ప్రయాణించవచ్చే మార్గాలు